నాకు రైతుల ఆత్మహత్యలు అంటే చాలా బాధాకరం ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు తలుచుకుంటే ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ఒక రైతు ఎంత కష్టపడి ఎంత పంట పండిస్తే ఈరోజు మనం కూర్చొని తింటున్నాము అనేది ఒక్కరమైనా ప్రతీ ఒక్కరం ఆలోచించాలి రైతులు పడే కష్టం రైతు అంటే ఎంత కష్టం ఉంటుంది ఎంత కష్టపడి పంట పండిస్తే ఈరోజు మనం ఇక్కడ సిటీ లైఫ్లో ఉండి ఆ రైతు పండించిన పంటని ఇక్కడికి తెచ్చుకొని మనము ఒక నాలుగు వేళ్ళు మన నోట్లోకి పోతున్నాయి అంటే ఆ రైతు కష్టం ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి రైతు పడే కష్టము వెనుక రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు రైతుకు ఏ విధంగా ఆత్మహత్యకు గురవుతున్నాడు రైతులను ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా వదిలేసింది మన ప్రభుత్వం మన ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తే రైతులు ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోరు రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తేనే మనము ఈరోజు ఇక్కడ ఉండి తిండి తినగలుగుతున్నాము వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళకు ఋణం వస్తే వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళకు ఎందుకు ఈ రుణమాఫీలు ఇవన్నీ ఎందుకు ప్రభుత్వం సహకరిస్త లేదు కొన్ని కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడు సహకరిస్తుంది ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులకు కొన్ని కష్టాలు కొన్ని బాధలు కొన్ని ఆత్మహత్యల నుండి బయట పడ్డారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొన్ని రైతుల సమస్యలు సమస్యలు తీర్చింది ఎందువలన అంటే రైతులకు పండించిన పంటకు సరైన ధరలు రాక అప్పులు చేసి దాని వలన రైతులు చాలా ఆత్మహత్య చేసుకున్నారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత కొన్ని రుణమాఫీలు కొన్ని రైతుబంధువు కొంచెం వాళ్ళకు చేదోడు వాదోడు సాయమైంది కాబట్టి రైతుల ఆత్మహత్యలు కొంచెం తగ్గాయి అప్పుడు గత ప్రభుత్వాలు ఉన్న పది ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటే రైతులు చాలా ఆత్మహత్యలు చేసుకొని మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొన్ని రైతు ఆత్మహత్యలు చాలా తగ్గాయి ఎందుకంటే మనము రైతులకు చాలా సహకరించాలి వాళ్ళు ఎంత కష్టపడి పంట పండించిన దానికి వాళ్ళకు ఋణం వస్తే వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు అది ఒక్కటే ఆలోచించుకోవాలి రైతు అనేవాడు లేకపోతే మనం ఉండే వాళ్ళమే కాదు ఒక రైతు ఒక రైతు పడే కష్టం మనము గుర్తించాలి ఆ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది ఎందుకు ఎందుకు ఆత్మహత్య గురి అవుతున్నారు రైతులు ఎంత కష్టబడీతే మనము ఇక్కడ ఉండి ఇట్లా ఉండగలుగుతున్నాము రైతు పడే కష్టాన్ని మన ప్రభుత్వం గుర్తించాలి ఇప్పటికైనా వాళ్ళకు వాళ్ళు పడ్డ పడిన కష్టానికి వాళ్ళకు కరెక్ట్గా కరెక్ట్ అయిన రుణం వస్తేనే వాళ్ళు ఇప్పటికి కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేయరు వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారంటే రైతు పడే కష్టానికి

కానీ ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యలు కొంచెం బయట వా పడగలుగుతున్నారు కానీ అందుకు కూడా వాళ్ళకి కొన్ని కొన్ని కొందరు బయటపడలేక కొందరు ఆత్మహత్య పాలవుతున్న రైతు పడే కష్టాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలి ప్రభుత్వం కూడా వాళ్ళకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఒక రైతు పడే కష్టాన్ని మనం గుర్తించాలి ఒక మనిషి లాగా మనం గుర్తించకపోతే వాళ్ళు వాళ్ళ వాళ్ళని గుర్తించలేక పొతే వాళ్ళకు ఆత్మహత్య పాలే కాకపోతే ఇంకేం అవుతారు ప్రతీ ఒక్కరికి చెప్పుకోలేని కష్టాలు బాధలు ఉన్నట్టే రైతుకు పడే కష్టము వాళ్ళు పడే బాధ వాళ్ళకు వాళ్ళు వాళ్ళు పడిన బాధకు వాళ్ళకు రుణం రాకపోతే వాళ్ళ ఆత్మహత్య పాలవుతారు అందుకని ప్రభుత్వం కం ఖచ్చితంగా రైతులని పండి పట్టించుకోని వాళ్ళకు సహకరించాలి వాళ్ళ ఆత్మహత్యలు పాలు కాకుండా చూడాలని నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న వాళ్ళ వాళ్ళకు వాళ్ళు పెట్టిన రుణము వాళ్ళకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను